నమస్తే అమ్మా రా లోపలికి రా

కూర్చో అవునమ్మా చాలా బాగుంది చాలా మంచి క్వశ్చన్ వేశావు నేను దానికి సంబంధించి మీకు వివరిస్తాను వినండి ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన స్టెమ్ పరిశ్రమలు లేదా రంగాలు ఆవిష్కరణలు మరియు ఆర్ధిక వృద్ధిని నడిపిస్తున్నాయి ఈ పరిశ్రమలు తమ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణల ద్వారా రాష్ట్రానికి కొత్త అవకాశాలను సృష్టిం సృష్టించడంలో సహాయపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన స్టెమ్ పరిశ్రమలు లేదా రంగాలు అవి ఏంటో మీకు చెప్తాను చూడమ్మా ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ప్రముఖ ఐటీ కేంద్రాల్లో ఒకటి రాష్ట్రంలో అనేక ఐటీ సంస్థలు ఉన్నాయి ఇవి ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు సేవలను అందిస్తున్నాయి ఐటీ పరిశ్రమ రాష్ట్ర ఆర్ధిక వృద్ధికి కీలకంగా ఉంది అలాగే రసాయనాల గురించి కూడా చెప్తాను ఆంధ్రప్రదేశ్ రసాయనాల ఉత్పత్తిలో ప్రముఖ రాష్ట్రం రాష్ట్రంలో అనేక రసాయన సంస్థలు ఉన్నాయి ఇవి వివిధ రకాల రసాయనాలను ఉత్పత్తి చేస్తున్నాయి రసాయన పరిశ్రమ రాష్ట్ర ఆర్ధిక వృద్ధికి కీలకంగా ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్పత్తిలో ప్రముఖ రాష్ట్రం రాష్ట్రంలో అనేక మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు ఉన్నాయి ఇవి వివిధ రకాల మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ పరిశ్రమ రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి కీలకంగా ఉంది ఆటోమొబైల్ ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ ఉత్పత్తిలో ప్రముఖ రాష్ట్రం ఆటోమొబైల్ పరిశ్రమ రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి కీలకంగా ఉంది ఈ పరిశ్రమలు తమ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణల ద్వారా రాష్ట్రానికి కొత్త అవకాశాలను సృష్టించడంలో సహాయ పడుతున్నాయి ఉదాహరణకు ఐటీ పరిశ్రమ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు రాష్ట్రానికి విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చుకుంటుంది రసాయన పరిశ్రమ కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుంది మరియు రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి దోహదం చేస్తుంది మెకానికల్ ఇంజనీరింగ్ పరిశ్రమ కొత్త ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడుతుంది మరియు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహద పడుతుంది ఆటోమొబైల్ పరిశ్రమ కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుంది ఇలాగ చాలా ఉన్నాయి కదమ్మా ఇప్పుడు చెప్పాను కదా ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ రసాయనాలు ఐటీ ఇవి అన్ని కూడా స్టెమ్కి సంబంధించినవే అమ్మా ఇందులో మీకు మీకు ఏది అయితే దేని మీద అయితే ఆసక్తి ఉందో అది తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది అమ్మా మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి మీకు చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది రాష్ట్ర అభివృద్ధికి కూడా మీరు ఎంతో మంచి అది కష్టపడి కృషి చేస్తున్నట్టు మీకు ఇదవుతుంది అలాగేనమ్మా సరే